నాకు ఇష్టమైనా వంటకాలు వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ షవర్మ కబాబ్ హలీము ఇవి నాకు చాలా ఇష్టము ఈ వంటకాలు నేను ను చేయాలని అనుకుంటాను కానీ ప్రయత్నించలేక పోతున్నాను నాకు చేయడం రాదవి ఎలా చేయాలో గూడా అసలు తెలివీ రెసిపి వచ్చేసి హలీము కబాబు కూడా అసలు నాకు తెలీదు ఎట్లా చేయాలనేది కూడా అది కానీ నాకు చాలా ఇష్టం అవి చాలా చాలా ప్రయత్నించాను బట్ వంటకం అది చేయలేకపోయాను నాకు అది ఎలా చేయాలో కూడా ఏం అర్థం కాలేదు షవర్మ కూడా అంతే అసలు ఎన్ని సార్లు ప్రయత్నించిన కూడా అసలు నాకు అది ఎలా చేయాలో తెలీదు ఎన్నోసార్లు నేర్చుకోవాలని కూడా అనుకున్నాను కానీ ప్రయత్నించలేక పోయాను అది వండడం కూడా ఎలా కూడా నాకు తెలియదు ఎలా చేస్తారో కూడా నాకు అర్థం కాలేదు అందుకని వాటిని కూడా నేను అసలు ఎలా చేస్తారో ఎలా చేయాలి అని కూడా అసలు నేను తెలుసుకోలేదు కానీ అవి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి షవర్మ కబాబ్ గిట్లా చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా చాలా టేస్టీగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఎంత బాగా ఉంటాయో చేద్దామని ప్రయత్నించినా కూడా అవి నాకు చేయడం రాలేదు నేను కూడా ప్రయత్నించలేదు వాటిని ఇలా చేస్తారు అనేది కూడా తెలుసుకోలేకపోయాను కానీ తి తినడానికి మాత్రం చాలా బాగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి తినాల తినాలన్నా తినాకొద్ది తినాలి అనిపిస్తుంది ఎన్నిసార్లు తిన్నా కూడా చాలాసార్లు తిన్నాను నేను వాటిని కూడా